నమస్తే అండి ఎవరూ ఢిల్లీ షాపింగ్ వచ్చారా అండి ఢిల్లీ షాపింగ్ అంటే ఢిల్లీ బజార్ ఉంటుందండి ఇది చాలా పెద్ద మార్కెట్ అండి ఇది మిడిల్ క్లాస్ వాళ్ళు అన్నీ కొనుక్కునే సామాన్లన్నీ తక్కువ రేటుకే వస్తాయండి అన్నీ ఉంటాయ్ కిచన్ వేరు హోమ్వేర్ అలాగే డ్రస్సెస్సు రూమ్స్కి అదే హోమ్కి ఏమేం కావాలో అన్నీ అక్కడ ఉంటాయండి హోమ్ డెకరేషన్సు హోమ్ డెకరేషన్కి

ఏరియా నేమ్ ఢిల్లీ బజార్ అంటే మీకు స్టేషన్కొచ్చి ఢిల్లీ బజార్ తీసుకురండి అంటే తీసుకొచ్చేస్తారండి ఉంటాయండి ఇది చాలా పెద్ద మార్కెట్ అన్నీ దొరుకుతాయండి వెస్ట్రను దొరుకుతాయండి ట్రెడిషనల్ దొరుకుతాయ్ అన్ని మోడల్స్ దొరుకుతాయ్ ఇక్కడ మనకి ఫుడ్ కూడా అక్కడ అవైలబుల్గా ఉంటాయ్ అన్నీ చైనీ ఫుడ్డు నార్త్ ఫుడ్డు సౌత్ ఫుడ్డు అన్నీ ఉంటాయండి అక్కడ అవునండి ఉంటుందండి అంటే నార్త్ ఫుడ్ అయితే తక్కువుగా ఉంటుంది సౌత్ ఫుడ్డు చైనీస్ అంటే కొంచం కాస్ట్ ఎక్కువుగా ఉంటుందండి మీరెప్పుడొస్తారండి ఓ ఓకే అండి మీరు వచ్చే ముందు మాకు కాల్ చేయండి మేమే అన్నీ తీస్కెళ్లి చూపిస్తాం పర్లేదండి మీకు కారు ఏమైనా కారు రూమ్సు అన్నీ మేమే బుక్ చేస్తాం మన తెలుగు వారి హోటల్ కూడా ఉంది ఇక్కడ అక్కడ కూడా తీసుకెళ్తాం మేం అవునండి ఉంటదండి ఏంటండీ అవునండి త్రీ అవర్స్ పడుతుందండి మ్యాగ్జిమమ్ అవునండి ఓకే అండి సరే అండి థ్యాంక్ యు